గ్రామాల్లో ఆడే ఆటలు చాలా ఉన్నాయి ఏమీ ఆటలు అంటే ఒకటి గోళి ఆట ఇంకొకటి కోకో బొంగరం ఆట గొలుసు ఆట అష్టా చమ్మ నాలుగు స్తంభాలాట ఇందులో ఎక్కువగా అందరూ ఆడే ఆట ఏమిటి అంటే నాలుగు స్తంభాలాట నాలుగు స్తంభాలాట దీన్ని గొల్ల చుట్టూ అని కూడా పేరు పంటలు వేసుకుని అందులో ఒకరు దొంగగా మిగిలిన నలుగురు స్తంభాలను పట్టుకుని ఉంటారు సాధారణంగా గుమ్మాలు ముందు వేసే పెళ్లి పందిరిలో ఈ ఆట ఆడేవారు దొంగ చెల్లాయమ్మ గొల్ల చల్ల అంటూ నెత్తి మీద చేతులు పెట్టుకొని ఆ కొస నుండి ఈ కొసకి ఈ కొస నుండి ఆ కొసకి తిరుగుతూ ఉంటూ స్తంభాలు పట్టుకునే వాళ్ళు దొంగను దూరంగా ఉంచి ఒక స్తంభం నుండి మరో స్తంభానికి అటు ఇటు మారుతుంటారు ఆ మారడంలో తన వదిలేసిన స్తంభాన్ని మరొకరు కాని తిరుగుతను కాని పట్టుకొని లోపే దొంగ ఆ స్తంభాన్ని ముట్టుకుంటే ఆ స్తంభం దొం దొంగది అప్పుడు ఆ స్తంభం లేకుండా మిగిలిపోయిన వ్యక్తి దొంగ ఈ ఆట పిల్లలు నిశితమైన చూపు ముందు జాగ్రత్త నేర్పుతుంది ఆ దొంగను గొల్లుభామ అంటారు ఆ గొల్లే భామ చల్లోయమ్మ గొల్ల చెల్లా అని పాడుతారు నాలుగు స్తంభాలాట నమ్మిడికి తొడిమికి తనకు తప్ప తన పేరేమిటి పుట్టు మీద బెల్లం పొట్టలో కాకరకాయ అంటూ కూడా పాడుతారు కాళ్లు స్తంభాల కోసం వెతుకుతూ తిరుగుతుంటుంది ఈ ఆట నేటి మ్యూజికల్ చైర్ గా దాదాపు ప్రతిరూపం